తెలుగు సాహిత్యంలో శ్రీవాదం గురించి చాలా చక్కగా రచించారు ఉదాహరణకు సావిత్రిబాయ ఫులేని కనుక మనం తీసుకున్నట్లయితే ఆమె చేసినటువంటి సతీ సహగమనం వాారిని చాలా చక్కగా రచించడం అనేది జరిగింది తెలుగు సాహిత్యంలో శ్రీవాదం గురించి ఎన్నో అంశాలు పేర్కొనడం అనేది జరిగింది

కవు కవిత్వాల కవు కవుల పేర్లు కూడా మరి శ్రీ కవియిత్రుల పేర్లు కూడా రాయడం జరిగింది మొల్ల సావిత్రిబాయి ఫులే ఇలాంటి మొదలైనటువంటి వ్యక్తుల గురించి సాహిత్యంలో చాలా అద్భుతంగా రచించారు